నమస్తే సార్ నేను మీ కాలేజీ లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను నా పేరు కృష్ణ చైతన్య ఆ అవునండి నేను విన్నదైతే మీ కాలేజీ అనేది బాగా నేర్పిస్తారు అని నేను ఈ కాలేజీ లో జాయిన్ అవ్వడానికి వచ్చాను

మీ కాలేజీ లో ఏమేం కోర్సెస్ అందుబాటులో ఉంచారు నాకు కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ వైపు వెళ్ళాలని ఉంది కానీ నేను యావరేజ్ స్టూడెంట్ ని అందులో జాయిన్ అవ్వచ్చు అంటారా ఫార్టీ థౌసండ్ నలభై వేలు ఈసిఈ అండి అంటే మా క్యాస్ట్ కి వచ్చే కోర్సెస్ ఏముంటాయి అండి అవైల అందుబాటులో అవునా ఈ కాలేజీ లో స్కాలర్షిప్స్ ఏమైనా వస్తాయా

ఓకే నేను ప్రగతి జూనియర్ కాలేజ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అండి ఎంతవుతుందండి ఫీజు సీట్ వస్తే ఎంతవుతుందండి టూ ఇయర్స్ కి ఓకే ఈ సమాచారం అందించినందుకు ధన్యవాదాలు సోమవారం మా పేరెంట్స్ తో కలిసి జాయిన్ అవ్వడానికి వస్తాను థ్యాంక్స్ కృతజ్ఞతలు